మా ప్రదేశంలోని పర్యటక ఆకర్షణలను సందర్శించడానికి సుమారుగా అంటే చాలా ఎక్కువ ఖర్చు ఉండదు ఎందుకంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నందు కాళీ నడకనే దర్శనానికి వెళతాం కాబట్టి అంతెక్కువ ఖర్చు ఉండదు అక్కడే ఫ్రీ రూమ్స్ ఫ్రీ భోజనం అన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారే కల్పిస్తారు కాబట్టి మనకు అంతగా ఖర్చు ఉండదు మరియు జూ పార్క్ లాంటిది మనం నాలుగు కిలోమీటర్లు తిరిగి ఆ జూ పార్క్ ను చూడాల్సి ఉంటుంది కాబట్టి అంతగా మనకు ఖర్చు ఉండదు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం ఆలయం నందు మనం ప్రసాదం ఓన్లీ ట్వంటీ రుపీస్ మాత్రమే మరియు భోజనం అంతా ఉచితంగానే ఇస్తారు కావున చిత్తూరు జిల్లా ప్రదేశం లోని పర్యటక ఆకర్షణ సందర్శించడానికి ఎక్కువ ఖర్చు ఉండదు